క్రీడా శిక్షణ కోసం వ్యక్తులు శారీరక విద్య ఉపాధ్యాయుణ్ణి లేదా క్రీడా కోచ్ను సంప్రదించవచ్చు కోచ్లు మరియు శిక్షణ సౌకర్యాలకు సంబంధించిన సమాచారాన్ని స్థానిక క్రీడా సంఘం లేదా ప్రాంతీయ క్రీడా సంఘం అథారిటీ నుండి పొందవచ్చు వారు స్థానిక స్పోర్ట్స్ క్లబ్లలో లేదా ఆన్లైన్లో కూడా సమాచారాన్ని కనుగొనవచ్చు